నేను మియాపూర్ నుంచి ఎల్బి నగర్ వరకు ట్యాక్సీని బుక్ చేసుకున్నాను నేను ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ట్యాక్సీ డ్రైవర్ ఇంకా రాలేదు దాని కొరకు నేను కాల్ చేశాను ఆలస్యం అవ్వడంతో నేను మరొక టాక్సీని బుక్ చేసుకున్నాను కావున ఈ ట్యాక్సీని రద్దు చేసుకోవడానికి నేను మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను నేను ఒక వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను డ్రైవర్ ఇంకా రాలేదు మీరు వెంటనే ఆ డ్రైవర్ని సంప్రదించి నేను ఇక్కడ వెయిట్ చేశాను అని మీరు చెప్పండి దాని కొరకు నా నెంబరుకు కాల్ చేయమని చెప్పండి నేను ఈ ట్యాక్సీని రద్దు చేసుకుంటున్నాను